చెప్పమ్మా బాబు చెప్పండండి

వచ్చాయి అమ్మా వచ్చాయి తీసి పక్కన పెట్టాను పక్కన పెట్టాను ఏం లేవు అవి అర్జెంట్ ఏం లేవు మామూలుగా ఉన్నాయి సో అది తీసి పక్కన పెట్టాను వచ్చి తీసుకెళ్ళి తే పోద్దిగా చెప్పండి సరే సరే ఎందుకు అంటే రేపైనా తీసుకెళ్ళిపో ఎందుకు అంటే సరే వర్షం వస్తుంది కదా అని చెప్పి సరే సరే ఉంటాయి ఒక ఒక పదిహేను ఇరవై లోపు ఉన్నట్టుగా ఉన్నాయి అమ్మా సరిగ్గా లెక్క పెట్టలేదు చూడలేదు చూడాలి కరెక్ట్గా చెప్పాలి అంటే చెప్పండి

సరే అండి సరేనమ్మా ఓకే ఓకే